మాకు దగ్గర ఉన్న సముద్రము ఏది అంటే తూకులపాలెం సముద్రం అక్కడికి చేపలు అనేక రకాల చేపలు పడతారు బెస్త వాళ్ళు వెళ్ళి పడవల్లో వెళ్ళి చేపలు పట్టటం వల్ల వాళ్ళకి అనేక రకాల చేపలు పడతారు అవి పట్టుకోని వచ్చేటప్పుడు అలలు రావచ్చు పొయేటప్పుడు అలలు రావచ్చు చాలామంది మా ఇంటి పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు అక్కడ అలాగా అన్ని రకాల చేపలు తీసుకోని ఒడ్డుకు వస్తారు రారో ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడు వొడ్డుకు వచ్చేదాకా చాలా క కష్టము మాకు చూడటానికి వాళ్ళు వొడ్డుకు వచ్చినాక సంతోషించి అనేక రకాలు పెళ్ళిళ్ళకి ఊర్లకి చేపలు పంపించి వాటిని సౌక్రం చేస్తాము కానీ వాళ్ళు చెప్పిన దాన్ని పట్టి పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడ్డారని వాళ్ళకి చెప్పదలుచుకున్నాము ఇవి జాగ్రత్త పడమని చెప్పదలుచుకున్నాము వాళ్ళు విన్నారు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడతాము చేపలు పట్టుకు రావటానికి వెళ్లినప్పుడు పాములు వచ్చి వాటిలో చిక్కుకుంటాయి పాములు వచ్చి వలల్లో చిక్కుకోవటము లేదో ఇంకా రకరక పురుగులు విష పురుగులు వచ్చి దానిలో చిక్కుకోవటము చేపలని పట్టుకోటము చాలా ఇబ్బంది పడిపోతాము ఆ ఇబ్బందుల గురించి మాకు చాలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకునే అవకాశం లేకుండా మేం చెప్పుకుంటున్నాము